హలో గుడ్ మార్నింగ్ అండి ఎస్ మహమ్మద్ రఫీనా మాట్లాడేది హాయ్ హాయ్ రఫీ నేను జిలాన్ భాషా మాట్లాడుతున్నాను ఫరెవర్ లివింగ్ కంపెనీ నుంచి హెచ్ఆర్ని నేను అదే కంగ్రాట్స్ అండి మీది టెక్నికల్ రౌండ్ క్లియర్ అయ్యింది అదే శాలరీ డిస్కషన్ గురించి మాట్లాడదామని కాల్ చేసాను ఇప్పుడు ఫ్రీనా మీరు మాట్లాడవచ్చా ఓకే అదేనండి టెక్నికల్ రౌండ్ క్లియర్ అయింది మీరు ఎక్స్పీరియన్స్ చెప్పగలరా మీది ఓకే త్రీ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా ఎంత ఉండేది మీ శాలరీ ప్యాకేజ్ ఎంత ఉండేది మీ త్రీ ఇయర్స్ కంపెనీలో ఓకే ఎయిట్ పాయిట్ సెవెన్ ఉందా ఓకే ఓకే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఓకే టెన్ ఎల్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా త్రీ పాయింట్ ఫైవ్కి మీరు టెన్ ఎల్ టెన్ ఎక్స్ టెన్ ఎల్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే అంటే ఓకే ఓకే ఓకే అంటే బేసిక్గా త్రీ పాయింట్ ఫైవ్ ప్రొఫైల్స్కి మేమూ సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ వరకూ ఇస్తాము బట్ మీరు అవుట్ ఆఫ్ ది రేంజ్ చెప్తున్నారు అంటే మీరు వేరే ఆల్రెడీ ఇక ఇచ్చి ఉన్నాను అంటున్నారు కదా మీరు ఆఫర్ ఏమైనా హోల్డ్ చేస్తున్నారా రైట్ నౌ ఎంత ఉంది ఆఫర్ మీ దగ్గర ఇప్పుడు నైన్ పాయింట్ సెవెన్ ఆఫర్ చేస్తున్నారా ఓకే ఓకే ఓకే అండి నైన్ పాయింట్ ఫైవ్ అయితే మీకు ఓకేనా ఓకే ఓకే ఎక్కడ మీరు వర్క్ ఇప్పుడు మీ నోటిస్ పీరియడ్ ఎలా ఉంటుందండి ఓకే ఆఫ్టర్ నోటిస్ పీరియడ్ మీరు ఇమిడియట్గా జాయిన్ అవుతారా ఓకే ఓకే మీరు ఆన్రోలా అండి మీ ప్రీవియస్ కంపెనీలో ఓకే ఓకే అంటే మా కంపెనీ పాలిసిస్ గురించి చెప్తాను వినండి అంటే ఫస్ట్ మీరోకె మీకు ఓకే కదా నైన్ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ నైన్ పాయింట్ ఫైవ్ ఎల్ నైన్ పాయింట్ ఎల్పిఏ ఫిక్స్ చేస్తాను నేను ఓకే ఓకే ఇంకొకటండి మీరు ఫస్ట్ జాయిన్ అయిన సిక్స్ మంత్స్ వరకు ప్రొబేషన్ ఉంటుంది ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మీరు ఆన్రోల్ అవుతారు అంటే మాది డైరెక్ట్ పేరోలే డైరెక్ట్ పేరోల్ అన్నమాట అది క్లైంటూ మాదే పేరోల్ కూడా మేమే మేమే మేమే ఉంటాము సో ఇంకొకటి మేము హైబ్రిడ్ హైబ్రిడ్ ప్రొవైడ్ చెయ్యము మీరు ఫైవ్ డేస్ ఆఫీస్ నుంచే వర్క్ చేయాల్సి ఉంటుంది ఇంతకుముందు మీరు హైబ్రిడ్ చేశారా ఓకే మేము హైబ్రిడ్ ఏం ఇవ్వమండి అంటే ఇంతకుముందు మీరు అలా వర్క్ చేసుంటారు త్రీ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా టూ డేస్ ఆఫీస్ అలా చేసుంటారు హైబ్రిడ్ లెస్

ఓకే ఓకే బట్ మా కంపెనీలో అలా ఉండదండి కంప్లీట్గా ఫైవ్ డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీసె చెయ్యాలి మీకు నైన్ ఎల్పిఏ అనేది ఫిక్స్ చేస్తామండి అంటే మీ ప్రొఫైల్కి యాక్చువల్గా నైన్ పాయింట్ ఫైవ్ ఓకే యాక్చువల్ అదే నేనేమంటున్నానంటే బేసిక్గా మీ ఇంటర్వ్యూ పర్ఫ్ పర్ఫామెన్స్ బాగుందని మేనేజర్ దగ్గర్నుంచి మేనేజర్ చెప్పారు థాట్ టు మీకు ఎల్ వన్ తీసుకున్న ఇంటర్వ్యూయర్ కూడా చెప్పారు మీ టెక్నికల్ స్కిల్స్ బాగున్నాయనేసి మేము కూడా ఇంటర్నల్గా డిస్కస్ చేశాము బేసిక్గా త్రీ పాయింట్ ఫైవ్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి మేము అప్ టు మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే ఎయిట్ వరకు ఇవ్వగలము బట్ ఇది స్పెషల్ కేస్ కాబట్టి మీకు నైన్ పాయింట్ ఫైవ్ వరకు ఇవ్వగ నైన్ పాయింట్ ఫైవ్ మేము ఓకే చేస్తాము

ఓకే అండి నైన్ పాయింట్ ఫైవ్ ఫిక్స్ చేస్తాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం అందుకనేసి హైబ్రిడ్ మోడ్ అయితే లేదండి కరోనాలో జరిగింది కానీ ఇప్పుడు లేదు కదా అందరూ ఆఫీస్ నుంచే వర్క్ చేస్తున్నారు కదా ఇప్పుడు అదే నైన్ పాయింట్ ఫైవ్ ఫిక్స్ చేస్తానండి మీకు శాలరీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా పేరు జిలానా నా నెంబర్ కూడా సేవ్ చేసుకోండి నేను ఫరెవర్ కంపెనీలో హెచ్ఆర్ని మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మాకు కాల్ చేస్తే నేను నేను క్లియర్ చేస్తాను మీరు మీకు మీరు రిలీవ్ అయిన తర్వాత మీరు మాక్సిమం స వన్ వీక్లో మీరు ఆన్బోర్డ్ అవ్వాల్సి ఉంటుంది మన కంపెనీలో ఓకే కదా మీరు రిలీవ్ అయిన వన్ వీక్లోపల మీరు ఖచ్చితంగా ఆన్బోర్డ్ అవ్వాలి మీరు ఓకే అంటే ఫర్ధర్ జాయినింగ్ రిలేటెడ్ ఫార్మాలిటీస్ అవన్నీ నేను కంప్లీట్ చేస్తాను సో వన్ మోర్ థింగ్ ఐ ఆమ్ రిపీటింగ్ ఇంకోకసారి నేను రిపీట్ చేస్తున్నానండి మీకు నైన్ పాయింట్ ఫైవ్ శాలరీ ఫిక్స్ చేస్తున్నాను ఓకేనా ఇంక నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదండి గైడ్లైన్స్ కానివ్వచ్చు పేరోల్ డీటెయిల్స్ కానివ్వచ్చు ఐ మీన్ పర్ఫామెన్స్ కానివ్వచ్చు ఓకే అండి నైన్ పాయింట్ ఫైవ్ ఫిక్స్ చేస్తున్నాను నేను ఓకేనా ఆఫర్ లెటర్ మీకు త్రీ డేస్లో రిలీజ్ అవుతుంది సో మీరు రిలీజ్ అయిన వన్ వీక్లో అన్బోర్డ్ అవ్వాలి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి మీరు మొహమాటపడకండి ఓకే అండి థాంక్ యూ రఫీ గారు హ్యావ్ ఏ నైస్ డే